హలో ట్యాక్సీ ఏజెన్సీనానండి మాట్లాడేది అవునండి మేము గవర్నమెంట్ ఆఫీసెస్ మాట్లాడుతున్నామండి గవర్నమెంట్ ఎంప్లాయ్ మా ప్రోమో కోడ్ మీద ట్యాక్సీ ఏమనా తక్కువ బాడిగలో దొరుకుతుందండి మేము ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాము ఫ్యామిలీతో పాటు అందుకని మీరు మాకున్నటువంటి ప్రోమో కోడ్ ద్వారా ట్యాక్సీని తక్కువ రేటుకి బాడిగగా ఇవ్వగలరా మాకు ఒకవేళ వీలయితే మాకు ఇవ్వండి మేము ట్రిప్ని ఎంజాయ్ చెయ్యడానికి వీలుగా ఉంటుంది మాకున్నటువంటి ప్రోమో కోడ్ని బట్టి తగ్గిస్తారని మేము అనుకుంటున్నాము మీరున్న రేట్ క మీరు చెప్పిన రేట్ అంటే ఇబ్బందవుతుందండి కాబట్టి కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారని మేము మిమ్మల్ని అడుగుతున్నాము దయచేసి ఇవ్వండి